మన భారత దేశంలో ఎన్నో రకాల ఆహార పదార్థాలు ఉంటాయి మనం రోజువారి జీవితంలో ఒకే రకమైన ఆహార పదార్థాన్ని ఎప్పటికీ తీసుకోలేము ఎందుకంటే భారతీయులకు ఎన్నో ఎన్నో రుచులకు అలవాటు పడ్డారు ఒకసారి వారు మసాలాలు ఒకసారి వారు జస్ట్ ఉప్పు కారం వేసుకున వంటలు మాత్రం తింటారు అలాంటిది వారు రోజుకొక ఆహార పదార్థాని తయారు చేసుకొని తినే తినే గుణం కలిగిన వారు వాటిలో ముఖ్యంగా పొద్దున్నే లేసి బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి ఒకసారి ఇడ్లీ ఒకసారి దోస ఒకసారి పొంగల్ ఒకసారి పూరి వంటి ఎన్నో రకాల ఎన్నో రకాలుగా చేసుకుని తింటారు పూరి చేసుకుంటే పూరీకి తగ్గట్టు ఆలు మసాలా చేసుకుంటారు దోస ఇడ్లీ దోస లేదా ఇడ్లీ చేసుకుంటే చట్నీ ఇడ్లీ అయితే సాంబార్ చట్నీ లేదా ఉద్ధి వడలు చేసుకుని తినేవారు కో కోకోనట్ చట్నీ చేసుకొని తింటారు అండ్ మధ్యాహ్నం తినేవాళ్లు కొంతమంది మీల్స్ కొంతమంది ప్రైడ్ రైస్ కొంతమంది జీరా రైస్ లాంటివి లేదా కొంతమంది పెరుగన్నంతో తిని లేస్తారు ఇంకా నైట్ విషయానికి వస్తే నైట్లో చాలా మంది లైట్ ఫుడ్స్ తీసుకుంటారు టిఫిన్స్ చపాతి ఆర్ పుల్కాలు వంటి తినేవారు వాటికి ఎక్కువగా వెజ్ షేర్వా చికెన్ షేర్వా వంటివి ఎన్నో రకరకాలుగా తీసుకుంటారు వంటకాలు మసాలాలు అనంగా బాగా ఫేమస్ అయినా వంటలు అంటే పూరి ఆలూ టిక్కా ఆర్ ఇడ్లీ సాంబార్ ఆర్ బిసిబిల్లాబాద్ ఇన్ కర్ణాటక అండ్ ఈస్ట్ గోదావరి సైడ్ వెళ్తే చేపల పులుసులు రాయలసీమ వైపు వస్తే పొట్టేలు మేకలు వంటి మటన్ ఐటమ్స్ అండ్ కేరళ సైడ్ వెళ్తే కోకోనట్ ఐటమ్స్ కోకోనట్తో చేసిన ఏ రెసిపీ అయినా కేరళ సైడ్ తినే రకాలు ఉన్నారు అండ్ ఇంకా నార్త్ ఇండియన్స్ సైడ్ వస్తే వారు ఎక్కువ మసాలాలు ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే వారి రుచులు ఎక్కువ మసాలా ఐటమ్స్కి బానిసలు అవుతారు